నాకు మొక్కలు పెట్టడం పెంచడం అంటే చాలా ఇష్టం దాంట్లో పువ్వులు పూసేవి కాయలు కాసేవి అలాగే పండ్లు కూడా పండేవి అంటే ఇష్టం ఒక్కొక్క విధంలో ఒక్కొక్కటి ఉపయోగపడతాయి కాబట్టి అందుకోసం అన్ని మొక్కలు అంటే ఇష్టం విషయానికి వస్తే కూరగాయలు అంటే చాలా ఇష్టం మనం నాచురల్గా ఫుడ్ తినాలి కాబట్టి నాచురల్ సేంద్రీయ పద్ధతిలో పంట పండించుకుంటాము మేము అయితే ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా స్ప్రేలు చేయకుండా సేంద్రీయ పద్ధతిలో మా ఇంట్లోనే మేము పండించుకొని తింటాము దానికి కావాలసినవి ఆవు పేడ ఇలాంటి సేంద్రీయ పద్ధతిలో ఎరువు తయారు చేసుకొని మేము చాలా అంటే చాలా ఎరువులు అందరికీ కూడా పంపిస్తాము మా ద్వారా అందరూ సేంద్రీయ పద్ధతులు ఉంటాయి టెక్నాలజీలు ఉన్న కాలంలో టాబ్లెట్లు అందరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అవి మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మంచి కలుషితం లేని ఫుడ్డు తీసుకోవాలని అందరికీ చెప్తాము మేము కూడా చాలా అంటే చాలా రా బియ్యాన్ని అది ఏంది వరికి కూడా సేంద్రీయ పద్ధతినే పండిస్తాము ఎందుకంటే ఇలాంటి పిచికారి చేయకుంటా ఈ రసాయణాలు వాడకుండా సేంద్రీయ పద్ధతుల్లోనే మేము వ్యవసాయం చేస్తాము అన్నీ ఆవు పేడ మేకలు గొర్రె పేడలతోనే సేంద్రియ పద్ధతిలోనే చేస్తాము దాంట్లో దిగుమతి కూడా బాగా వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి కారణమే ఈ ఇప్పుడు తీసుకునే ఫుడ్తోనే చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు అలాగే పండ్లు కూడా చాలా ఉపయోగపడతాయి మనకు ఇది కూడా సేంద్రియ పద్ధతిలోనే మేము కూడా పెంచుకుంటాము ఎందుకంటే ఈ జనరేషన్లో అంతా కెమికల్ ఫుడ్సే కెమికల్ ద్వారానే పండ్లు కూడా హైబ్రిడ్ అవి ఉంటాయి కానీ మా ఇంటి దగ్గర సేంద్రియ పద్ధతిగా రసాయనిక రసాయనిక పద్ధతిలో ఒక్క చెట్టు కానీ ఒక్క ఫ్రూట్ కానీ పెంచము అంటే ఫ్రూట్స్ కానీ తీసుకోము అన్నీ సేంద్రియ పద్ధతిలోనే అన్ని చెట్లు కూడా మామిడి చెట్టు జామ చెట్టు సీతాఫలం ఇలాంటి పండ్ల చెట్లను కూడా మేము సేంద్రీయ పద్ధతిలోనే చేస్తాము అవే తింటాము మా అమ్మ నాన్న మా అమ్మమ్మ వన్ టెన్ ఇయర్స్ బ్రతికింది ఈ సేంద్రీయ పద్ధతిలోనే పండ్లు ఫలాలు తిని అందుకోసమే మేము పూలు అంటే పూలు కూడా సేంద్రీయ పద్ధతిలోనే పెంచుతాము ఎందుకంటే రసాయనికం వాడటం వల్ల ఆ పూలల్లో ఉండే పూలపై పడి అవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఆడిది అయి అందుకోసమే అన్నీ కలిపి మొత్తానికి వస్తే మేము మొక్కలు చాలా ఇష్టంగా పెంచుతాము ఎందుకంటే ఆ మొక్కలు అంటే మాకు ప్రాణం ప్రాణం అంటేనే మొక్కలు మొక్కలు లేనిదే మనం లేము మనం లేనిదే మొక్కలు కూడా మొక్కలు లేనిదే మనం లేము మొక్క ద్వారానే మనం ఆక్సిజన్ చాలా మంచిది తీసుకుంటాను లేకపోతే చాలా కల అది కలుషితమైన ఆక్సిజన్ తీసుకునేది ఇప్పుడు మేము అయితే ప్రస్తుతానికి మా ఇంటి చుట్టూ దరిదాపు ఒకా హండ్రెడ్ పైనే చెట్లు ఉంటాయి అయినా మంచి మన మన మన ఇంటి ప్రక్కలో చింత చెట్టు పెట్టుకోవద్దు ఎందుకంటే అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైయాక్సైడ్ వదులుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంది అంటే మనకు వేప చెట్లు రాగి చెట్లు అంటే ఇష్టం రాగి చెట్టు అంటే పెద్దగైద్ది అరె పెట్టుకోండి ఎందుకంటే అది దాని మొక్క దానీ మొదట్లో అంటే దాని చెట్టు ద్వారా కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది దానికి ఒక్క ఆకు లేకున్నా అందుకోసం అది చాలా అంటే చాలా మంచి ఆక్సిజన్ విలువైన ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది వేప చెట్టు కూడా చాలా మంచిది వేప పుల్ల కూడా అప్పుడప్పుడు నాచురల్గా పేస్టు గీస్ట్ యూజ్ చేయకుండా మేము వేప పుల్లలు వేసుకుంటాము మా ఇంటి దగ్గర ఈ పండ్లు ఖరాబ్ కాకుండా అందుకోసమే ఎలాంటి దానికైనా మనం సేంద్రీయ పద్ధతిలోనే అన్ని పెంచుతాము అన్ని విధాలుగా పూలు పండ్లు కూరగాయలు అన్నీ ఇష్టపడుతుంది ఇష్టంగా కష్టపడి సేంద్రీయ పద్ధతిలోనే పెంచుకొని తింటాము అందుకోసమే మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం మొక్కలతోనే మా జీవితం మొక్కలు అంటే మాకు ప్రాణం